చెప్పండి అవును ఏవేవి ఉంటాయండి మీ దగ్గర అన్నీ రకాల ఫ్రూట్స్ ఉంటాయా

క్వాలిటీ ఎలా ఉంటుంది అండి నాకు ఒక ఐదు ఆరు వెరైటీలు కావాలండి ఒక ఐదు కేజీలు అలా

దా టె ఎక్కడండి మీది షాపు

అంటే మేము మీ ఊరికి దూరంగా ఉన్నాం అండి

ఆర్డర్ పెట్టుకుంటే అంటే మాకు మరి చూడడం ఎలాగండి ఫ్రూట్స్ ఎలా ఉన్నాయి వీడియోకాన్ఫరెన్స్ లాంటివి ఉంటే

సరే సరే అండి సరే సరే థ్యాంక్ యూ అండి